గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కూరగాయలు ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే వీటిలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి మొదటగా ఆకుకూరలో విటమిన్ ఏ సీ కే వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి ఇవి మన కళ్ళు చర్మం మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి అలాగే వీటిలో ఐరన్ క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి ఇవి ఎముకలు మరియు రక్తం ఆరోగ్యానికి చాలా అవసరం రెండవదిగా ఆకుకూరలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇంకా ఆకుకూరలలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి యాంటీ యాక్సిడెంట్లు ఈ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం చాలా ముఖ్యం ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది